నౌ ఏ డేస్ అంటే ఈ రోజుల్లో పిల్లలము చదవడం తక్కువ అని కూడ నేను అనుకోవటం లేదు ఎందుకంటే ఒక గత కొన్ని సంవత్సరాల ముందు చాలా నిరక్షరాస్యత అంటే లిటరసి ఇలిటరసీగా చాలా మంది కూడా ఏది తెలియనటువంటి సమాజంలో ఉండే వాళ్ళము అని అనుకుంటున్నాను కానీ ఈరోజు ప్రతీ ఒక్కరు కూడా చదువుకుంటున్నారు ముందుకి వెళుతున్నారు టెక్నాలజీ పరంగా అన్నింటి కూడా చాలా బాగా ముందుకెళ్ళి వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాలను వినియోగించుకుంటున్నారని చెప్పి అది నా అభిప్రాయము